ఈ కాలంలో తెలుగు భాషకు ప్రభావం ఎలా తగ్గిపోయిందంట అండి అనేకమైన భాషలు రావడం మెయిన్ ఏంటంటే ఇంగ్లీష్ అందరి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఇంగ్లీష్ మీడియమ్స్ చదవడం వల్ల వేరే కంట్రీస్లో మనం జాబ్ చెయ్యచ్చు వేరే కంట్రీస్లో మనం సెటిల్ అవచ్చు అని చెప్పేసి ఇంగ్లీష్ మీద హిందీ మీద ఒకవేళ హిందీ నేర్చుకుంటే కనుక మనం ఇండియా మొత్తం తిరగచ్చు ఎక్కడైనా మనం బ్రతకచ్చు అన్న ఇది మీద ఇంగ్లీష్ హిందీల మీద ఫోకస్ చేసి తెలుగు భాష అనేది చాలామంది అలా మాట్లాడ్డం మా మర్చిపోయి ఆ ప్రభావం అలా తగ్గిపోయిందండి చెప్పాలంటే తెలుగు భాషలో ఎంతోమంది చదువుకున్నా ఎంతో మంది గొప్పవారు ఉన్నారు తెలుగు భాషని మర్చిపోకుండా మనం కూడా తెలుగు భాషని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకొని